ఓకే ఇక్కడ మా ప్రాంతంలో ఎక్కువగా ప్ర పాపులర్ అయినాయి పట్టు చీరే కట్టుకున్న అనే సాంగు మందులోడో ఓరి మాయలోడ సాంగ్ మళ్ళీ వచ్చేసి ఇంక నిండు పున్నమి వేల ఆ సాంగు చాలా సాంగ్స్ ఫేమస్ అండి మా ప్రాంతంలో